నార్మల్ ఉన్న వ్యక్తులకు దివ్యాంగులకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళకి మనం గేమ్ ఇంప్రూవ్ చేయాలంటే వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడాలి అలాంటి సహాయం చేస్తే బాగుంటుంది ఒకవేళ సహాయం చేస్తే ఎటువంటి సహాయం చేయాలి అనంటే వాళ్ళకి ఏమైన్న గేమ్కి సంబంధించిన నెససరీస్ కానీ అందుబాటులో ఉంచడం సో అలాంటివి చేస్తే వాళ్ళకి మోటివేషన్గా